నేను మిత్రాలో నా మొదటి ప్రోడక్ట్ని చేసినప్పుడు చేసింది ఒక షూస్ అవి చూడడానికి యాప్లో మామూలుగానే ఉన్నాయి కానీ వాటిని వచ్చాక చూస్తే వాటి యొక్క క్వాలిటీ మరియు సైజ్ మరియు చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉన్నాయి మరియు వాటిని తీసుకొచ్చిన డెలివరీ పర్సన్ కూడా చాలా చక్కగా బిహేవ్ చేశాడు అతను వచ్చేముందు ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా కనుక్కొని వచ్చాక ఎక్కడున్నారో కనుక్కొని అతను నా వస్తువు నాకు క్షేమంగా తీసుకుని వచ్చాడు మరియు అతని మాట తీరు అతను బిహేవ్ చేసిన విధానం చాలా మంచిగా ఉంది నేను అనుకున్న దానికన్నా నా ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది నేను ఆ వచ్చిన ప్రోడక్ట్ కూడా తొందరగా పాడవుతుందేమో అనుకున్నాను కానీ అది సంవత్సరమైనా ఇంకా చాలా బాగా ఉంది ఆ ప్రోడక్ట్ క్వాలిటీ చూడ్డానికి అపీరెన్స్ మరియు దాని యొక్క స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి పెట్టిన డబ్బులు కన్నా బెటర్ గానే వచ్చిందని నేను ఆశిస్తున్నాను ఆ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఆ మాధ్యమంలో ఇంకా చాలా ప్రోడక్ట్స్ కొనడానికి నేను ఆసక్తి చూపుతున్నాను ఇప్పటికీ నాకు ఆ మాధ్యమంలో ఒకటి కూడా సరిగ్గా రాని ప్రోడక్ట్ అంటూ ఏమీ లేదు సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన పాజిటివ్ ఫస్ట్ ప్రోడక్ట్ మిత్రాలోని షూస్